చిరల్వారి పూలా మండియాలే మాకు పూలు కావాలి మీకు మీ దగ్గర ఏమెం వెరైటీస్ పూలు ఉంటాయండి ఇక్కడ మండిలో కాగడాలు అన్నవి కాగడాలు ఉంటాయా కాగడా అదే అదే రోజా అది ముద్ద రోజాాలు అవన్నీ ఉన్నాయా ఇది చామంతి చామంతి కలరు అవి కలర్స్ ఉన్నాయి చామంతిలో మాకు పది కేజీలు కావాలి ఎంత రేటు అది కేజీ ఎంత ఆ పది కేజీలు కావాలి మ్మ్ మాకు అదే దీపావళికి కావాలి మీరు తగ్గించి ఇవ్వండి కొంచెం

కాగడాలు మల్లెపూలు అన్నవి అవన్నీ ఉన్నాయా

అ సరే అండి ఒక్కొక్క ఒక్కొక్క రకం వచ్చి ఒొక్క ఒక్కొక్క ఒక్కొక్క ప్యాకింగ్ చెయ్యండి నేను డబ్బులు పంపించేస్తాను మాకు ఫంక్షన్కి దీపావళి ఫంక్షన్కి కావాలి మీరు త్వరగా పంపించేయండి అలాగే ఇస్తానండి